గత కొన్ని సంవత్సరాలుగా నృత్యం అయితే చాలా మారింది ఎందుకంటే పాతకాలంలో నృత్యం ఏంటంటే భరతనాట్యం కూచిపూడి బెంగాలీ ఇలాంటివి మాత్రం ఉండేవి అలాగే అందులో ప్రావీణ్యత కూడా ఎక్కువ ఉండేది అది ఎంటంటే ఒక్కొక్క నృత్యానికి ఒక్కొక్క సంబంధం ఉంది దానికి ఒక ఎక్స్ప్రెషన్స్ దానికి ఒక ట్యూను లాంటివి ఉంటాయి కానీ ఇప్పుడు హిప్ పాప్ అలాగే ఇలాంటి డ్యాన్సులు రావడం మొదలైంది అలాగ ప్రతిఒక్క ఇప్పుడు నృత్యం అప్పుడు నృత్యం చాలా అంటే చాలా మారింది ఇప్పుడు దానికి అప్పుడు దానికి చాలా తేడా వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు దానికి స్టెప్స్ మాత్రం చాలా డిఫరెంట్గా వేరే వేరే స్టెప్స్ ఉంటాయి అదే అప్పుడు నాట్ అప్పుడు దానికి భరతనాట్యం అంటే భరతనాట్యం దానికి దాని స్టెప్స్ మాత్రమే ఉంటాయి దానికంటు సెపరేట్ స్టెప్స్ వరకు ఉంచి అలాగే వాళ్ళు ఆ భరతనాట్యం అలాగే వేస్తారు ఇప్పుడు హిప్ పాప్ అలాగే హిప్ క్లాసికల్ డ్యాన్స్ మాస్ డ్యాన్స్ ఇలాంటివి చాలా రావడం మొదలైనాయి కాబట్టి అప్పుడు పాతకాలంలో ఉన్న నృత్యంకి ఇప్పుడు డ్యాన్స్కి చాలా డిఫరెన్స్ ఉందని నేను అనుకుంటున్నాను అప్పటికి ఇప్పటికి చాలా వేరుగా అనిపిస్తుంది నాకు